నేను వారం రోజుల క్రితం డిమార్ట్కి వెళ్ళాను అక్కడ నాకు తలకు కావాల్సిన నూనె కోసం చాలాసేపు వెతికాను వెతకగా కొంచెం సేపటికి నాకు కావాల్సిన నూనె దొరికింది అది బాదంతో తయారు చేసిన నూనె అది తలకు రాసాను చాలా బాగా పనిచేసింది మంచి ఫలితాన్ని ఇచ్చింది కాని కొన్ని రోజుల తర్వాత నా జుట్టు రాలిపోవటం అలాగే జుట్టు పండ మారిపోవటం జరుగు జరిగింది ఆ నూనె చాలా జిడ్డుగా ఉంది అది చెడువాసన కూడా వస్తుంది అందుచేత ఆ ప్రోడక్ట్ అసలు నచ్చలేదు ఇంకోసారి అలాంటి ప్రోడక్ట్ గల నూనెను వాడకూడదు అని నిర్ణయించుకున్నాను